విశాఖపట్టణం అనేది ఒక సిటీగా ఎదగక ముందు అక్కడ చుట్టుపక్కల చూసుకునట్టు అయితే ఎన్నో పచ్చటి పొలాలు అన్నీ రకాల పంటలు పండించడం జరుగుతుంది వరి ప్రధానంగా ఉంటుంది అరటి చెట్లు చాలా ఉంటాయి అలాగే నిత్యం మనం తాటికాయలు చూసుకున్నా కొబ్బరి బొండాలు చూసుకున్నా సరే ఇవన్నీ నిత్యం పెంచుకుంటూ ఇక్కడ పశు సంపద కూడా ఉంటుంది వాటర్ ఫెసిలిటీస్ సిటీ ఎదిగిన తరువాత ఇవన్నీ మనకి పల్లెటూళ్ళకి మాత్రమే అంకితం అయిపోయాయి